మా ఊర్లో అందరూ కబడి ఆడేవాళ్ళు కబడి అంటే చాలా ఇష్టం మా ఊర్లో పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లో మేము ఒక ఇరవై మందికి మేము అట్నే మేము బ్యాచ్చి ఉంటాము ఇరవై మంది మేము తెల్లారి లేచి పనికి పోయేసి పోయి ఒంటిగంటకు ఇంటికి వచ్చేసి తినేసి ఒక గంటసేపు అట పండుకొని మళ్ళీ కరెక్ట్గా రెండు మూడు గంటలకంతా ఆడ గ్రౌండ్కి పోయినామంటే కరెక్ట్గా నువ్వు ఎవరిని పిలిచి అవసరమే లేదు వాళ్ళే వచ్చి కలుసుకుంటారు కలుసుకొని మేమంతా పది పది మంది ఈ పక్క పదిమంది ఆ పక్క పదిమంది ఎన్నుకుని కబడి స్టార్ట్ చేసేవాళ్ళం కబడి స్టార్ట్ చేసినామంటే గంటసేపు ఒకటిన్నర గంటసేపు ఆడేవాళ్ళం ఒక ఎవరు గెలుస్తారో చూసుకొని మళ్లీ అది డిస్కవర్ చేసేసి మళ్ళీ ఇది క్రికెట్టు పెట్టుకుంటాము ఒక మూడు గంటల నుంచి మూడు గంటల నుంచి క్రికెట్ పెట్టుకున్నామంటే తెల్లారి రాత్రి సాయంకాలం ఆరైపోతుంది ఆరైపోతే మళ్ళీ అది ముగించుకుని మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ కాళ్లు చేతులు కడుక్కుని మళ్ళీ తినేసి మళ్ళీ కావాలంటే అట్ట ఊర్లో అట్టా అట్టా వీధి తిరుగుతా వస్తూ ఉంటే మళ్ళీ ఏందిరా ఇది ఇంక పొద్దు ఈరోజు రాత్రే కదా ఇంకొంచెపు ఆడుకుందాం అని అక్కడ మా ఊర్లో గ్రౌండ్ కొంచెం పక్కనే గ్రౌండ్ పక్కనే మేము ఆడేది ఊరి పక్కనే అట్టా పోయి కొంచెపు కూర్చొని అట్ట అట్ట మాటలాడుతూ ఉన్నామంటే అందరూ మళ్ళీ ఒడ్డు చేరిపోతారు ఒడ్డు చెరిపోయిన తర్వాత అక్కడ స్ట్రీట్ స్ట్రీట్ లైట్ వేసి ఉంటుంది పోలికి అక్కడ వెలుతురు బాగా ఉంటుంది గ్రౌండ్లో అట్నే పట్టా ఎప్పుడు తీసి ఉంటుంది ముందురే కబడి ఆడలంటే ఆ పక్కన మా అది వాలీబాల్ కోచ్ అట్నేపెట్టుంటారు అది కట్టేసుంటారు మామూలుగా కబడి ఒక ఏడు గంటలకు అట్ట స్టార్ట్ చేసినామంటే తొమ్మిది వరకు ఆడే వాళ్ళం తొమ్మిది వరకు ఆడినామంటే మళ్ళీ వేరుగా చాలు అట్ట అనుకుని నేరుగా వచ్చి మళ్ళీ కాళ్ళు చేతులు నీళ్లు గీళ్ళు పోసుకుని మళ్లీ భోం భోంచేసేది మళ్లీ పండుకునేవాళ్ళు అదేలాగా రోజు ఒక తెల్లారి లేచి పనికి పోవడం పనిచేసుకొని వచ్చి మళ్ళీ అదేలాగా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి చేరుకొని గ్రౌండ్లో చేరిపోతాము అందరం గ్రౌండ్లో చేరిన తర్వాత ఏ ఆటైనా ముందు కబడి అయినా సరే వాలిబాల్ అన్న సరి క్రికెట్ అయినా సరే మూడు ఆటలు ఆడగలము మేము మూడు ఆటలు బాగా సైనా ఆటలు ఆ ఆటలు ఆడటమంటే టైం పాసు బాగా అవుతూ ఉంటుంది మనకి టైం పోయేదే తెలీయదు ఉండేది తెలీదు అట్ట అప్పుడే చూస్తే ఆరు గంటలకి స్టార్ట్ చేసిన అప్పుడే చూసినావంటే కూడా తెలవదు ఆ ఆటలు అంత ఇంటరెస్టు ఆ కబడి సరి ఆ వాలీబాలు సరి ఆ క్రికెట్ క్రికెటు కూడా వచ్చి ముందే క్రికెటు స్టార్ట్ చేసేవాళ్ళు గ్రౌండ్కి పోయినావంటే ఏమంటే అది పొద్దుపోయి ఆడలేము కాబట్టి క్రికెట్టు స్టార్ట్ రెండు గంటలకు స్టార్ట్ చేసినామంటే నాలుగు వరికి క్రికెట్టే ఆడతా ఉంటాము ఆ క్రికెట్టు అయితే అయిపోయిన తర్వాత ఐపి పట్టుకుంటాం మళ్ళీ ఇది ఇది కబడి పెట్టుకుంటాం మళ్ళీ కబడి పెట్టుకున్న తర్వాత అప్పుడు పక్కన కబడి ఆడాలంటే ఈ క్రికెట్టు ఆడే గ్రౌండ్లో వచ్చి స్టడిగా ఉండవు కబడి ఆడలంటే కింద పడ పడతాం అట్ట అని ఒక పక్కన ఒక బాగా పొలము ఉంటుంది దాంట్లో కసువు మొలిచి ఉంటుంది పడితే కూడా మెత్తంగా ఉంటుందని అక్కడ పోసేది పక్కనకి మళ్ళి కబడి ఒక ఒక గంట రెండు గంటల సేపు అదే ఆడతాము ఆడనే ఆడిన తర్వాత మళ్ళీ మొరస రోజు మల్ల అదేలాగ పోయి మళ్ళీ వచ్చినామంటే మళ్ళీ మామూలుగా వాలిబాలు స్టార్ట్ చేసి రోజంతా కూడా వాలిబాలు ఒక రెండు గంటల నుంచి కూడా ఆరు గంటలకి కూడా వాలిబాలు ఆడతానే ఉంటాం ఒకటే ఆడేస్తాం